మా జిల్లాలో భరతనాట్యం కూచిపూడి వంటి కళలు ప్రసిద్ధి చెందినవి ఇవి పూర్వకాలం నుండి సాంప్రదాయకంగా ఇప్పటికీ పాటిస్తున్నాము అలాగే క్రీడారంగంలో విజయనగరం మొదటి స్థానంలో ఉంది అందుకే క్రీడల రంగం విజయనగరం మనకు కూడా అంటారు అలాగే సాంస్కృతిక పండగలు ఎప్పటి నుంచో ఆచారాలుగా చేస్తూ ఉన్నారు డ్రాయింగ్స్ కూడా ఇక్కడే ఎక్కువగా వేస్తూ ఉంటారు గురజాడ అప్పారావు గారి కళావేదికలో ఈ డ్రాయింగ్స్ అన్ని మనం ఎక్కువగా చూడవచ్చు లైబ్రరీ కూడా ఉంది ఒకే సార్